నేను ఇటీవల జరుపుకున్న పండగ క్రిస్మస్ దీనిని ఏసు క్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకుంటారు క్రైస్తవులు మేము ఈ పండగ జరుపుకోవడానికి ఒక నెల రోజుల ముందు నుండే పాటలు అలాగే నృత్యాలు అలాగే నాటకాలను రోజూ ప్రాక్టీస్ చేస్తూ వస్తాము ఎందుకంటే ఇరవై నాల్గవ తారీఖుని ఈ పండగకు చిహ్నంగా మేము నెల మొత్తం నేర్చుకున్న పాటలనే కానీ నృత్యాలనే కానీ నాటకాలనే కానీ అందరికీని ప్రదర్శించి వా వారిని సంతోషపరచడానికి ఆశపడతాము అలాగే ఇరవై నాలుగు తారీఖు పన్నెండు గంటలకే మేము కేక్ అనేది కట్జ్ చేసుకుంటాము దీని దీని తరువాత ఉదయం అనగా ఇరవై ఐదవ తారీఖున యధావిధిగా మా వంటలే కానీ అంతకు ముందు రోజు నుంచే మేము పిండివంటలు చేసుకోవడానికి ఇష్టపడతాము రకరకాలైన పిండివంటలు రకరకాలైన స్వీట్ వంటలు చేసుకొని బంధువులను మిత్రులు అందరినీ ఇంటికి పిలిచి ఇరవై ఐదవ తారీఖు అందరితో పాటు ఆస్వాదిస్తాము అలాగే దీన్ని జరుపుకొనుటకు మేము క్రొత్త బట్టలను కూడా ధరించడానికి ఇష్టపడతాము మా మేం జరుపుకునే పండగలలో ఇది ప్రత్యేకమైనది అలాగే పెద్ద పండగ అయినప్పుడు దీని గురించి కావాల్సినవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఘనంగా బంధువులతో జరుపుటకు ఇష్టపడతాము అందరం కలసి మా ఊరికి వెళ్ళడము అక్కడ అందరితో కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ ఈ పండగ వాతావరణంలో జరగడానికి ఇష్టపడతాము అలాగే మాకు అప్పుడే అనుకూలంగా ఉంటుంది కాబట్టి పండగను ఘనంగా జరుపుకుంటాము క్రిస్మస్ అనేది ఓన్లీ క్రైస్తవులే కాదు ఇంకా చాలా మంది విధ వివిధ వివిధ భాషలకు చెందిన వాళ్ళైనను అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళైనను ఘనంగా జరుపుకొనుటకు ఇష్టపడతారు మేమైతే మాత్రం క్రిస్మస్ని జరుపుకున్నాము ఇటీవలే పండగలలో జరుపుకున్న పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే